హలో అవునండి తిరుపతి కూరగాయల మార్కెటు

ఏమేమి కావాలో మీరు ఒకసారి చెప్తారా

అలాగే అలాగే చెప్పండి చెప్పండి వంకాయలు ఐదు కిలోలు బెండకాయలు ఒక ఐదు కిలోలు పొటాటో ఐదు కిలోలు ఉల్లిపాయలు ఐదు కిలోలు టమోటాలు పది కిలోలు రెండు కిలోలు మునక్కాయలు అరటికాయలు ఒక పది ఇవన్నీ మీకు ఎలా తీసుకుంటారండీ మీరు ఎలా తీసుకుంటారు మీరు మీరు ఈడకొచ్చి తీసుకుంటారా ఎలా ఎవరి దగ్గరైనా పంపించాలా ఇప్పుడు బస్సు బస్సులో పెట్టనా లేకుంటే కార్గో అని ఉంటాది బస్టాండ్లో కార్గోకు వేస్తే ఒక వన్ థర్టీ రూపీస్ అవుతుంది మీరు అక్కడ డెలివరీ చేసుకోగలరా ఇదంతా అమౌంటు చెప్తాను ఇదంతా అమౌంటు ఎంతవుతుందో చెప్తాను ఇదంతా మూడువేల ఆరువందలు అయిందండి ఇది

అలాగేనండి నేను ఎల్లుండికంత ఇవాళే పంపించేస్తాను మీకు ఎల్లుండికంత వచ్చేస్తుంది తీసుకోండి పంపిస్తున్నాను మీరు అక్కడ బస్స్టాండ్కి వెళ్ళారంటే అక్కడే ఇస్తారు మీకు డెలివరీ వన్ థర్టీ రూపీస్ కడితే చాలు అలాగేనండి కార్గో అని ఉంటుంది అక్కడికెళ్ళండి ఓకేనండి